పశు పెంపకంలో పశువులకు వచ్చే సాధారణంగా ఏంటండేఅంటే వాటికి పుండ్లు వస్తా ఉంటాయండి ఇన్ఫెక్షన్స్లాగా వచ్చి అవి అనారోగ్యానికి గురవుతా ఉంటాయి అవి మరి ఎక్కువగా ఏంటంటే వాటి మీద పక్షులు వాలడం ఆ పుండుని బాగా రేగ్గొట్టడం అది చేస్తూ ఉంటారు అలాంటి వాటిని మనం ఖచ్చితంగా కూడా వైద్యం అన్నది చేయించాలి దానివల్ల మిగిలిన వాటికి కూడా ఆ వ్యాధి సోకే ఇవి ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి